గుడ్ మార్నింగ్ అమ్మ ఎవరు అవునమ్మ

ఇప్పుడు ఎట్ల ఇస్తాం అమ్మ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా

ఇప్పుడు మీది డిగ్రీ అయిపోయిందా ఏమన్న చేస్తున్నారా అమ్మ ఇందులో ఇప్పుడు మధ్యలో ఇవ్వమంటే ఎట్ల ఇస్తారు అమ్మ కంప్లీట్ చేయవచ్చు కదా నన్ను ఎగ్జామ్స్ టైమ్లో అడుగుతున్నావు కదమ్మ నువ్వు అవునా తన ఎగ్జామ్స్ ఎలా అంటే చూసి ఇవ్వాలి సిగ్నేచర్స్ స్టాంప్స్ ఉంటాయి కదమ్మ కొంచెం ఎగ్సామ్స్ అయిపోయినాక తీసుకు వెళ్ళండి అవునా ఏమి కాదమ్మ వేరే కాలేజీలో వేస్ అప్లికేషన్ వేసుకున్నాక రండి ఇస్తాను ఏమి కాదు ఇప్పుడు ఎగ్జామ్స్ కదా ఎగ్జామ్స్ అయిపోయినాక ఇస్తాను నేను అంటే ఎగ్జామ్స్ టైమ్లో ఇస్తే ఎట్లమ్మ ఎవరికి అయిన తెలిస్తే ఎగ్జామ్స్ ఉన్నాయి ఎట్ల ఇచ్చిర్రు అంటారు కదమ్మ ఖచ్చితంగా రేపు వెళ్తారా అమ్మ మీరు మరి సరే అమ్మ రేపు ఎగ్జామ్స్ లాస్ట్ కదా ఈవెనింగ్ వచ్చి తీసుకు వెళ్ళు ఓకే అమ్మ